హలో రాజా హెయిర్ స్టైల్ కటింగా నేను సుబ్బారావుని మీ కాడికి అంతకుముందు వచ్చాను కదా కటింగ్ చేశారు హెయిర్ రంగేశారు ఆరోజు ఆరోజు ఫోను మీ అక్కడ ముందర పెట్టి చిల్లర తక్కువైతే మార్చుకోనొచ్చాను చూడు సీట్లో గుర్తొచ్చానా సుబ్బారావు నా పేరు అదే మీదిక్కడ కటింగ్ చేసుకున్నాను బాగా చేశారు హెయిర్ స్టైల్ కాని బాగా నీట్గా వచ్చింది ఈ సైడ్ కూడా బాగ్ నీట్గా కట్ చేశారు కలరే క కలర్ వేశారు చూడు కలరు ఎక్సలెంట్గా చాలా రోజులొచ్చింది కలరు అసలు ఎక్కడ వెయ్యించుకున్నా కూడా సరే అన్ని రోజులు రాలేదు మీ దిగరేయించుకున్నాక చాలా రోజులొచ్చింది కటింగ్ చేశారు చూడు బ్యాక్సైడ్ నీట్గా కట్ చేశారు మా ఫ్రెండ్స్ అంతా గూడా గమనించి ఎక్కడ కట్ చేశావురా భలే ఉంది అన్నారు మీరు

అదే అదే అదే బాగుంటుందనేసే చెప్పాను నేను ఎక్సలెంట్గా ఉంది కటింగు అది చూసి మా ఫ్రెండ్స్ ఏమని చెప్పినారంటే వస్తాము మాకు ఆ షాప్ చూపించు అక్కడ చేసుకోవాలి కటింగ్ అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు అదే చెప్పాను అడ్రస్సు వాళ్ళకు అర్థం కాలేదంట

ఓకే ఓకే అదే మీరు ఎక్సలెంట్గా కట్ చేస్తారని చెప్పాను నేను ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేస్తారు మీకేమి ఇబ్బంది లేదు కలర్ కూడా భలే వేస్తారు వాళ్ళు నీట్గా ఫినిషింగ్ బాగుంటుందని అని చెప్పాను సరే అని చెప్పారు అట్లాగే వస్తాము సరే ఉంటాను